మా కుటుంబం సెలవు రోజు మేము చిత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది ఆ ఊరు పేరు అర్థగిరి అంటారు అర్ధగిరి అనేది రామాయణం అప్పుడు ఆంజనేయుడు ఆ సంజీవని కొండ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న ముక్క అనేది ఈ ప్రదేశంలో పడింది అని అంటారు అక్కడ హనుమంతుని ఒక గుడి ఉంది ఆ గుడి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు అది చిత్తూరు నగరం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడ చాలా మంచి గాలిని స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఎటువంటి కాలుష్యం అనేది దొర దొరక్కుండా ఉంటుంది మరియు అక్కడ ఒక కోనేటి నీళ్లు ఉంది ఆ నీళ్లలో మునిగితే అక్కడ చాలా మంచి జరుగుతుంది మనకు అని వాళ్ల నమ్మకం మరియు మేము ఆ చుట్టూ ఉన్న కొండను చూసుకునే దానికి ఆ పుట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు సెలవు రోజున మేము అంటే మా కుటుంబం పిల్లలు సెలవు రోజు ఎప్పుడు ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటాము